నేను నా స్కూల్లో డ్రాయింగ్ నేర్చుకున్నాను మా స్కూల్లో ఒక మాష్టారు ఉండేవాళ్ళు ఆయన ప్రత్యేకంగా డ్రాయింగ్ నేర్పించడానికి నియమింపబడ్డారు ఆయన ఎంతో చక్కగా డ్రాయింగ్ నేర్పించేవారు నాకు స్కూల్ నుంచే ఆయన ద్వారానే డ్రాయింగ్ మీద ఆసక్తి కలిగింది నా స్కూల్ పూర్తైన తర్వాత నేను డ్రాయింగ్పై మరింత ఆసక్తిని పెంచుకోవడానికి డ్రాయింగ్ కోర్స్ని నేర్చుకున్నాను మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక సుదర్శన్ డ్రాయింగ్ క్లాస్లో నేను చేరడం జరిగింది అక్కడ నుంచి నేను డ్రాయింగ్ నేర్చుకున్నాను నేను ఈ ఆర్ట్ కెరీర్ను నా జీవితంలో భాగంగా చేసుకోవడానికి ఎంతో ఆనందపడుతున్నాను నా లక్ష్యం ఏమిటి అంటే ఎప్పటికైనా నేను వేసిన డ్రాయింగ్స్ అన్నీ కలిపి ఒక ప్రదర్శన ఇవ్వాలి అది నాకు డబ్బులను చేకూర్చడం కంటే అది అందరూ చూసి నన్ను మెచ్చుకోవాలి అని నా డ్రాయింగ్స్ అందరికీ తెలియాలి అనేదే నా ఆశయం మరియు ఇది నేను సాధించడానికి ఎంతో కృషి చేస్తున్నాను ప్రతీరోజు నేను డ్రాయింగ్ని సాధన చేస్తున్నాను ఇది నా ఆశయానికి చాలా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను